నమస్తే డాక్టర్ నమస్తే డాక్టర్ నేనూ నేనూ ఒక కుక్కని కొనుక్కున్నాను డాక్టర్ అది దాని జీవన విధానం కొంచం చెప్తారని చెప్పి మీ దగ్గరకి తీసుకొచ్చాను అండి రెండు రోజులు అయింది డాక్టర్ అవును డాక్టర్ అలాగే డాక్టర్ ఓకే డాక్టర్ ఏ సబ్బు వాడాలి ఏది ఫుడ్డు ఏది పెట్టాలో కొంచం అలాగే డాక్టర్ ఒకే డాక్టర్

అలాగే థ్యాంక్ యు డాక్టర్

ధన్యవాదాలు డాక్టర్